తెలుగు భాష ఒక ప్రాచీన ద్రావిడ భాష ఇది ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలలో అలాగే పక్క రాష్ట్రాలైైన తమిళనాడు కర్ణాటక ఒడిస్సా మహారాష్ట్రాలలోని కొంతమంది ప్రజల చే మాట్లాడబడుతుంది తెలుగు భాష భారతదేశంలో మూడవ అత్యధికంగా మాట్లాడే భాషగా నిలిచింది ఇది ద్రావిడ భాష కుటుంబానికి చెందినది మరియు దీనికి గొప్ప సాహిత్య పూర్వపరాలు ఉన్నాయి తెలుగు భాష మూలాలు క్రీస్తుపూర్వం ఒకటవ శతాబ్దం నుండే ఉన్నాయి దీనికి చెందిన అతిపాత శిలా శాసనాలు ఈశాన్య ఆంధ్రప్రదేశ్ ప్రాంతాలలో లభించాయి ప్రాథమికంగా ఇది ప్రాచీన ప్రాకృతి భాషల నుండి అభివృద్ధి చెందినదిగా భావించబడుతుంది ఇప్పటికీ నెల్లూరు ప్రాంతాలలో క్రీస్తు శకం మూడవ శతాబ్దానికి చెందిన తెలుగు పదాలు కలిగిన శాసనాలు కనబడతాయి వీటిని పిలుస్తారు మొదటి తెలుగులో రచించబడిన తొలికావ్యం నందికృష్ణ చరిత్ర కానీ ఇది పూర్తిగా లభించలేదు తొలి సంపూర్ణ తెలుగు కావ్యం నన్నయ్య భట్ అఠార్కుడు రచించిన ఆంధ్ర మహాభారతం నన్నయ్య తిక్కన్న ఎర్రళ నన్నయ్య అనే ముగ్గురు కవులను కలిపి కవిత్రయం అని పిలుస్తారు ఈ కాలంలో తెలుగు సాహిత్యం అత్యున్నత స్థాయికి చేరింది శ్రీకృష్ణదేవరాయల కాలంలో అష్ట దిగ్గజాలు వంటి గొప్ప కవులు తెలుగు సాహిత్యం అభివృద్ధి చేశారు ఈ కాలంలో శృంగార రసభక్తి భావన ప్రధానంగా ఉండేది బ్రిటిష్ పాలన తర్వాత తెలుగు పత్రికలు పాఠాలు ఏర్పడ్డాయి తెలుగు భాషలో నవలలు నాటకాలు వ్యాసాలు పత్రికా రచనలు మొదలయ్యాయి కందుకూరి వీరేశ లింగం మొదటి మొదలైన వారు పాఠ్య రచనలను అభివృద్ధికి ఎంతో కృషి చేశారు ఇప్పట్లో తెలుగు సినిమా టీవీ డిజిటల్ మాధ్యమాల ద్వారా తెలుగు భాషను ప్రపంచవ్యాప్తంగా ప్రజలు వినిపిస్తున్నారు